నేను కేవలం ఒక ఎంటిటీ మరియు నేరుగా ఇంటర్నెట్లో కథనాలు చదవడం సాధ్యం కాదు అయితే నేను ఇంటర్నెట్లో ఉండే కథనాలను చదవాలంటే కొన్ని సైట్లు ఉన్నాయి అవి పుస్తకాలు కథలు మరియు వ్యాసాలను అందిస్తాయి వాటిని నేను నిశ్చితంగా చూపిస్తాను గుడ్ రీడ్స్ ఒక వెబ్సైట్ ఒక ప్రముఖ వెబ్సైట్ అన్నమాట కంటెంట్ పుస్తకాలు కథలు సమీక్షలు మరియు ఫోరంలు ఉంటాయి రచయితలు ఇక్కడ పుస్తకాలు మరియు కథలు ఎక్కువగా రచయితలు మరియు పబ్లీషర్స్ అందిస్తారు మీరు కొత్త రచయితలను కూడా కొనగొనవచ్చు ఉదాహరణలు పుస్తకాలను రేటింగ్లు సమీక్షలు చదవడం మరియు కొత్త కథల గురించి తెలుసుకుంటాను ఉపయోగం ఏమిటంటే కథలను చదవడం వల్ల రచయితుల గురించి తెలుసుకోవడం మరియు వారి పుస్తకాలను కొనుగోలు చేయడం వాట్ప్యాడ్ ఇంకొక వెబ్సైట్ అనమాట కంటెంట్ కథనాలు నవలలు మరియు పట్టణానికి అనువైన రచనలు ఉంటాయి రచయితలు శాస్త్రం హారర్ ప్రేమ మరియు ఫ్యాంటసీ పుస్తకాలు రచించే కొత్త రచయితలు ఇందులో తమ రచనలను పంచుకుంటారు ఉదాహరణగా వాట్ప్యాడ్లో కథనం చదవడం రేటింగ్ ఇవ్వడం మరియు మన అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు ఇంకొక సైట్ వచ్చి ప్రాజెక్ట్ గూటెన్బర్గ్ కంటెంట్ వచ్చి మోసపూరిత పుస్తకాలు క్లాసిక్ రచనలు మరియు మూడవ పంక్తి పుస్తకాలు రచయితలు క్లాసిక్ రచయితలు ఉదాహరణకు షేక్స్పియర్ చార్లెస్ డికెన్స్ మనం పాత పుస్తకాలను లేదా క్లాసిక్ నవలలను చదవవచ్చు

రచయితలు అనేక ప్రాచీన రచయితలు పుస్తకాలు మరియు వ్యాసాలు ఉదాహరణగా మనం పాత పుస్తకాలను ముఖ్యంగా చరిత్రతో సంబంధం కలిగిన రచనలను చదవవచ్చు స్టోరీ నోరీ వెబ్సైట్ కంటెంట్ చిన్న పిల్లల కథలు ఆడియో కథలు ఉంటాయి రచయితులు జేమ్స్ హూక్ ఆడమ్ హార్టీ వంటి రచయితలు ఉంటారు ఉదాహరణకు పిల్లలకు సరిపోయే కథలు మైత్రి సాహజం మరియు ఆదర్శాలను చేరువు చేస్తాయి స్టోరీనోరీ చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడే సైటన్ కంటెంట్ అండ్ రైటర్ ఈ సైట్లలో అనేక రచయితులు మరియు పుస్తకాలు ఉంటాయి వాటిని వివిధ శైలిలో రాసిన కథలుగా చెప్పవచ్చు అండ్ చదవవచ్చు ఎగ్జాంపుల్స్ గుడ్రీడ్స్లో మీరు హారర్ కాధాలు చదవాలనుకుంటే స్టీఫెన్కింగ్ కథలపై చర్చలు మరియు సమీక్షలను చదవవచ్చు